కొత్త తరాల కంటే పాత తరాల వాళ్ళు ఎక్కువ మతపరమైన వాళ్ళు ఎందుకంటే మనం ఈ రోజుల్లో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మంచి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది పాత తరాల వాళ్ళకు అవన్నీ ఏమీ ఉండవు ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళ జనరేషన్ ఎలా ఉండేది అంటే జ్వరం వచ్చినప్పుడు దేవుడికి మొక్కడాలు కోడిగుడ్లు దింపేయడాలు

స్టమక్ పెయిన్ వచ్చినా కానీ పాత కాలంలో కోడిగుడ్లు దింపపడే దింపిపడే దింపి పడేసేవాళ్ళు ఈ తరంలో అయితే చిన్న ఇంజక్షన్ తీసుకుంటున్నారు పాత తరాల్లో ఎలా అంటే ఒంట్లో బాగా లేనప్పుడు అయితే ఈ తరాల్లో చాలామంది హాస్పిటల్ పాలు అవుతున్నారు